నేను ఒక బొమ్మను తయారుచేసాను ఆ బొమ్మ ఎట్ల చేసానంటే ఒక కాటన్ వస్తువుతో ఇంక పేపర్తో ఆ వస్తువుని నేను ఎవరికి ఇవ్వబోతాను అంటే మా ఫ్రెండ్కి ఇవ్వ బోత ఇచ్ ఇవ్వబోతాను ఎందుకంటే తన బర్త్డే వస్తుంది కాబట్టి నేను తనకి ఇవ్వబోతునాను ఆ వస్తువు ఎట్ల చేసాను అంటే నేను కాటన్తో డ్రెస్ చేసాను తలని పెట్టాను చెయ్యి చేశాను ఇంకా తనకి ఒక జ్యువెల్లరీలాగా పెట్టాను చేతికి గాజులు బొట్టు ఇంకా కమ్మలు ఇంక కాలికి గొలుసులు ఇవన్నీపెట్టాను అది చాలా అందంగా తయారైంది కాబట్టి ఈ అందమైన బొమ్మని నా చేతితో చేసిన బొమ్మని మా ఫ్రెండ్కి ఇవ్వ దల్చుకుంటాను నేను ఎం అనుకుంటాను అంటే తను చాలా హ్యాపీగా ఫీల్ అవ్వుతుంది అని అనుకుంటాను తనకి నేను చెప్తే ఇది నేను చేసాను అని చెప్తే తన్ తను చాలా షాక్ అవ్వబోతుంది ఎందుకంటే తనకి నమ్మకమే లేదు నేను అది చేస్తాననేసి కాబట్టి ఇది చాలా చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది కాబట్టి నేను ఇది తనకి సర్ప్రైజ్గా ఇద్దాం అని అనుకుంటునాను మీరు కూడా ఏమైనా ట్రై చేసుంటే ఖచ్చితంగా మీ చేతులతో చేసుంటే మీ ఫ్రెండ్కి ఇవ్వండి మనము కొని ఇస్తే వస్తువు వేరు మన చే చేతితో చేసి ఇస్తే వస్తువు వేరు కాబట్టి మీరు కూడా మీ చేతితో చేసి ఇస్తే చాలా బాగుంటుంది ఇంకా మీ ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అది ఎప్పుడు ఇస్తారు అంటే తన బర్త్డే అప్పుడే ఇవ్వండి ఎందుకంటే తను చాలా స్పెషల్గా ఫీల్ అవుతుంది ఇంకా తను ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తుంది మి మీ దగ్గర నుంచి కాబట్టి మీరు కూడా ట్రై చేయండి మీ చేతి వస్తువుని ఇచ్చేడానికి మీ ఫ్రెండ్కి